నాకు నచ్చదు అనుకొని చివరి వరకు బాగా నచ్చిన పుస్తకం అసలేం జరిగిందంటే శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్గారు మనకి రాష్ట్రంలో ప్రసిద్ధులైన ఒక కలెక్టర్గా ఉన్నారు ఆయన రాసిన చాలా పుస్తకాలలో అసలేం జరిగిందంటే అనే పుస్తకము చాలా వినూత్నంగా ఉంటుంది అందులో ఒక అధికారి తన క్రింది వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి పై వాళ్ళని ఎలా అనుసరించాలి కిందవాళ్ళకి పై వాళ్ళకి ఎటువంటి సమాధానాలు చెప్పాలి అనే వివరణాత్మకంగా ఆయన ప్రయాణించిన ప్రతిభాగాన్ని చాలా వివరంగా చెబుతూ అందులో చక్కని చాలా కథలు రాశారు ఆ యొక్క పుస్తకము ప్రతి ఉద్యోగి చదవాలి అని నా అభిప్రాయం ఎందుకంటే అందులో ఉద్యోగంలో ఉండే లోటుపాట్లు ఉద్యోగం వల్ల పొందే లాభాలు ఉద్యోగంలో ఉండే మనం చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు అలా ప్రతీదానికి ఒకొక్క కథ ఉదాహరణగా చెబుతూ చెప్పారు అందుకని నాకు నచ్చదు అని అనుకొని చివరికి బాగా చదివి ఎంతోమందికి ఆ పుస్తకాన్ని బహుగా బహుమతిగా కూడా ఇవ్వాలి అని నేను చాలా ప్రయత్నాలు చేసి ఇచ్చాను నేను అది నా మనసు మారడానికి కారణం